హలో ఎస్పి హలో వినబడటం లేదా అండి విగ్నేశ్వర బుక్ స్టాల్లేనా అండి ఇది టిఎస్పిఎస్సి బుక్స్ ఉన్నాయా అండి మీ దగ్గర

నాకు వచ్చి టీఎస్డిఎస్సి అన్నా కావాలి లేకపోతే టిఎస్పిఎస్సి బుక్స్ అన్నా కావాలండి అవునా ఇవి మనము ఒకవేళ ఇది తీసుకున్నాము అనుకోండి టిఎస్పిఎస్సి డిఎస్సికి కూడా యూస్ చేసుకోవచ్చా అండి అది జికె వైస్గా ఇలా ఏమైనా యూస్ చేసుకోవచ్చా ఓకే మేడం ప్రైసస్ ఎంతుంటుంది మేడం మనది ఇప్పుడు ఇది టీఎస్డిఎస్సిది గ్రూప్కి సంబంధించింది సోషల్ స్టడీస్కి సంబంధించింది ఎంతుంటుంది మేడం మనకు ప్రైస్ వచ్చి ఓకే అవునా ఓకే మేడం అంటే సెట్స్ కావాలంటే దాదాపుగా ఎంత ఉంటుంది మేడం మనకి అంటే ఏది చూస్కుంటే తీసుకుంటే బెటర్మెంట్ అంట అంటారు అంటే ఎవరు ఎక్కువ ఏ సబ్జెక్ట్ తీస్కుంటారు అన్నట్టు అంటే పేపర్ మోడల్ తీసుకుంటారా లేకపోతే టాపిక్స్ వైస్ ఉన్నవి తీసుకుంటారా బుక్స్ ఎక్కువ అని అవును అవును మేడం అవును అవును మేడం అది టాపిక్స్ ఉన్నవి తీసుకుంటేనే ఫర్దర్ స్టడీస్కి కూడా మనకి జికె కానియ్యండి దేనికైనా కానీ యూస్ అవుతుంది మనకి ఓకే ఓకే ఓకే మేడం అడ్రస్ ఎక్కడ మేడం ఇక్కడ లోకల్లో ఉంటారా మేడం

అదే సండే కూడా ఓపెన్ ఉంటుందా మేడం షాప్ వచ్చి ఓకే సండే హాఫ్ డే వరకు ఉంటుంది అంట మార్నింగ్ టైంలో ఉంటుందా మేడం ఓకే ఓకే అన్ని సబ్జక్ట్స్ అయితే ఉంటాయి కదా మేడం మీ దగ్గర అయితే బుక్స్ అయితే ఆల్ టాపిక్స్కి సంబంధించినవి కూడా అయితే అవునా ఓకే ఓకే ఓకే మేడం నాకు నేను ఈ సండే వస్తాను మేడం అంటే మిగతా డేస్ నాకు వీలుకాదు నేను ఒకసారి సండే వచ్చి విసిట్ చేసి నాకు టీఎస్డిఎస్సి బుక్స్ కావాలి మేడం దానికి సంబందించినవి సబ్జెక్టు వైస్ బుక్స్ తీసుకుంటాను మేడం నేను ఓకేనా ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ